నేను అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించాను మా తల్లిదండ్రులు చిన్న రైతు కుటుంబము అదే విధంగా చిన్న ప్రొవిజన్స్ షాప్ కూడా ఉండేది వాళ్ళకి నేను ఐదు మంది అన్నదమ్ములు ఉండే వాళ్ళము వాళ్ళలో నేను నాల్గవ అబ్బాయిని మా అందరిని చదివించటం కూడా మా తల్లిదండ్రులకి బాగా కష్టంగా ఉండేది ఆ అమిత కాలంలోనే నేను ఐదో క్లాస్కి వచ్చేటప్పటికి మా తల్లిదండ్రులని నేను కోల్పోవడం జరిగింది ఆ క్రమములో మా పెద్ద అన్నయ్య కావలిలోని స్టేట్ బ్యాంకులో పని చేస్తు ఉంటే నన్ను మా తమ్ముని ఇద్దరిని తీసుకెళ్ళి ఆయన చదివించాడు ఆయన చదివించిన తరువాత కొద్ది రోజుల తర్వాత మాకు చదువులు చదివించిన తర్వాత మాకు మా కుటుంబం భారమవుతావని చెప్పి అనుకొని మేము పెద్ద పెద్ద చదువులు చదువుకోకుండా ఏదో ఇంటర్మీడియట్ డిస్కంటున్యూ చేసి తర్వాత డిగ్రీ ఇంటర్మీడియట్ డిగ్రీ చేస్తు కానిస్టేబుల్ ఉద్యోగంకు నేను మా తమ్ముడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి పోవడం జరిగింది అప్పుడు మా అన్న నువ్వు మరల డిగ్రీ పూర్తి చేసుకొని మరల మంచి ఎంప్లాయ్ అవుతువురా బ్యాంక్ ఎంప్లాయ్ అవుదువు ఇప్పుడు ఈ వచ్చిన ఉద్యోగాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు అని చెప్పి నన్ను పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా జాయిన్ చేశారు అది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఆగస్టు పదిహైదు పదిహైదున నేను అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో నేను దానిని ట్రైనింగ్ చే చే చేయ చేరటం జరిగింది ఆ ట్రైనింగ్ అయిన తర్వాత తొమ్మిది నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత నన్ను నెల్లూరు వచ్చిన తర్వాత నెల్లూరు హెడ్ క్వార్టర్ కి వచ్చిన తర్వాత హెడ్ క్వార్టర్ నుండే ఫస్ట్ పోస్టింగ్ సీతారాం పోలీస్ స్టేషన్లో ఆ సీతారాంపురం పోలీస్ స్టేషన్లో ఉద్యోగం చేస్తూ నేను డిగ్రీ కంప్లీట్ చేయాలని బీఎ డిగ్రీ కట్టి బీఎ నేను ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఎమన్నా వేరే డిపార్ట్మెంట్లో కన్నా మారిపోతాము అంటే మనస్ఫూర్తిగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాలని ఆలోచన ఉండేది కాదు ఎందుకు ఉండేది కాదు అంటే ప్రజలకి పోలీస్లు అంటే అప్పట్లో పెద్ద గౌరవం ఉండేది కాదు అప్పుడు ఒక చిన్న చూపు చూస్తూ ఉండేవాళ్ళు దాన్ని మనసులో పెట్టుకొని ఈ డిపార్ట్మెంట్ మారితే బాగుంటుంది మనం గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తే బాగుంటుంది అనే దేశం తోటి నేను డిగ్రీ కట్టి అప్పుడు సీతారాంపురం నుంచి ఒంగోలు జిల్లాలో వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాడిని ఎగ్జామ్ రాస్తూ రాస్తూ ఉండేవాడిని ఆ తర్వాత రెండు సంవత్సరాలు అయిపోయింది సీతారాంపురం వెళ్ళిన తర్వాత

ఆ ఎస్పీగా రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు స్టాఫ్ అందరినీ నిలబెట్టి మీకు ఏమయినా ఇక్కడ ఇబ్బ ఇబ్బందులున్నాయా మీకు ఏమైనా రిక్వెస్ట్ ఉన్నాయా మీకు ఏమైన్నా కోరికలు ఉంటే చెప్పండి నాకు నేనుగా తీర్చుకోగలిగేదయితే ఖచ్చితంగా నేను చేయగలిగేవి చేస్తాను అని చెప్పి మనం ఆయన మాకు తెలియచేయటం జరిగింది ఆ క్రమంలో మేము కొత్తగా మేము వెళ్ళిన తర్వాత ఆ ఊరికి మేము వెళ్ళిన ఆ సీతారామపురం అనే విలేజి నెల్లూరు టౌన్ నుంచి దాదాపు వంద కిలోమీటర్లు ఉంటుంది ఆ వంద కిలోమీటర్లు ఉన్నందు వల్ల జిల్లాకి బార్డర్ అయినందు వల్ల ఆ ఊరికి డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై సంవత్సరంలో ఊరికి కరెంటు లేదు ఊళ్ళో ఒక్క ఫోన్ కూడా ఉండేది కాదు పోలీస్ స్టేషన్కి వైర్లెస్ సెట్ ఉండేది మామూలుగా జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో వైర్లెస్ సెట్ ఉంటుంది కానీ సీతారామపురం పోలీస్ స్టేషన్కి వైర్లెస్ సెట్ లేదు ఊరికి కరెంటు లేదు ఏమీ లేవు కానీ ఒకటే ఒక ఫోన్ ఉండేది పోస్ట్ ఆఫీసులో ఫోన్ ఉండేది ఆ ఉదయగిరి నుంచి కానీ సీతారామపురం ఫోన్ చేయాలంటే ఉదయగిరి నుంచి కానీ నెల్లూరు నుంచి కానీ ఫోన్ చేయాలంటే పోస్ట్ ఆఫీస్కి ఫోన్ చేస్తారు పోస్ట్ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఆ పోస్ట్ ఆఫీసులో నుంచి పోస్ట్ మ్యాన్ ఒక ఆయన పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి అయ్యా మీ పోలీస్ స్టేషన్కి ఫోన్ వచ్చింది మీరు మరల గంటసేపు కానీ మీరు పదకొండు గంటలకి చేస్తే మరల పన్నెండు గంటలకి మీరు కానీ వచ్చి పోలీస్ స్టేషన్ని మా పోస్ట్ ఆఫీస్ కాడకు కానీ వచ్చి ఉంటే మరల అప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారంట అని చెప్పే వాళ్ళు మేము సరే అని చెప్పి మరల మేము పోస్ట్ ఆఫీస్ కాడికి పోయి ఉంటే అప్పుడు ఫోన్ చేసే వాళ్ళు ఆ క్రమంలో అట్టుండేది వరే ఫోన్లు ఫోనులు లేవు కరెంట్ లేవు ఇటువంటి ఊళ్ళో మనం ఉద్యోగం చేస్తే మనం ఫ్యూచర్ భవిష్యత్తులో మనం ఏమన్నా

మేము అక్కడ ఉద్యోగం చేసుకుంటూ మా భవిష్యత్తులో మేము మంచి అభివృద్ధి చెందే దానికి మేము ఏమైనా చదువుకుంటాం అంటే ఆ ఎస్పీ గారు సహృదయంతో మమ్మల్ని మేము చెప్పిన కోరికలు ఇష్టపడి ఆయన అక్కడి నుంచి నెల్లూరు నుంచి ఇలా సీతారామపురం నుంచి నెల్లూరు దగ్గరగా ఉన్న ముత్తుకూరి పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు అదే ముత్తుకూరి పోలీస్ స్టేషన్కు బదిలీ అయినా ముత్తుకూరి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఆడ సీతరామ సీతారామపురంలో అయితే వర్క్ తక్కువ ఉండేది చదువుకునేవాడిని ఈ ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో టౌన్కి దగ్గరలో ఉండడం వల్ల వర్క్ ఎక్కువగా ఉండేది కనీసం తీరిక ఉండేది కాదు పగలు పూట ప పగటి పూట డ్యూటీ చేస్తే నైట్ నిద్ర పోవాల్సి వచ్చేది నైట్ డ్యూటీ అంటే నైట్ ఖచ్చితంగా డ్యూటీ చేయాలి సీతారామపురంలో అసలు నైట్ డ్యూటీలే ఉండేవి కాదు కానీ నైట్ డ్యూటీ నైట్ డ్యూటీ అంటే రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఆరు గంటల వరకు అసలు నిలబడే దానికి నిద్రపోయే నిద్రపోయేది అవతల ఎత్తు అసలు కూర్చొనే దానికే అవకాశం ఉండేది కాదు అంతగా అంత కష్టంగా ఉండేది అందువల్ల చదువు కూడా సరిగ్గా చా చాగక ఉండేది డిగ్రీ పూర్తి చేసే పూర్తి చేస్తానా లేదా అన్న ఆలోచనలో పడిపోయి ఉన్న ఆ ముత్తుకూరి పోలీస్ స్టేషన్లోనే మనం ఎక్కడున్నా నేను ఆఫీసర్ల తోటి ప్రజల్లో తోటి మంచిగా ఉంటాను కాబట్టి అక్కడ వాళ్ళు ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ముత్తుకూరి పోలీస్ స్టేషన్లో ఐదు సంవత్సరాలు ఉన్నాను దాదాపు ఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరం దాకా ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఉన్నాను అక్కడ నుంచి మరల మరల ఉదయగిరి పోలీస్ స్టేషన్కి ట్రాన్స్పర్ చేశారు ఒకసారి సీతారామపురం కొండల్లో నుంచి వస్తే మరల ఈ సంవత్సరం అయిన తర్వాత మరల కొండల పోలీస్ స్టేషన్కే మరల ఉదయగిరికి వేశారు అక్కడ మూడు నాలుగు రోజులు ఉన్న మూడు నాలుగు నెలలు ఉన్న ఆడ ఉండే దానికి బాగా ఇష్టపడలేదు మరల అప్పట్లోనే ఎస్పీ గారికొచ్చి నా నాకు ఇక్కడ ఉండే దానికి సరిగ్గా ఇష్టం లేదు నాకు నెల్లూరు దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్లో వేయండి అంటే అల్లూరి పోలీస్ స్టేషన్ వేశారు అల్లూరి పోలీస్ స్టేషన్ వేసిన తర్వాత అప్పుడు అల్లూరులో ఉన్నప్పుడు నేను నా పెళ్ళి చేసుకోవడం జరిగింది మరల పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక బాబు పుట్టాడు బాబుని తీసుకుని అల్లూరులోనే కాలం గడుపుతు ఉన్నాను అల్లూరులో ఉంటే అల్లూరు బాగా మంచిగా ఉన్నింది అల్లూరు నుంచి మరలా నెల్లూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చారు వేశారు నెల్లూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత నేను నెల్లూరులోనే చదువుకున్నాను నెల్లూరులో స్నేహితులు ఎక్కువ ఆ ఉద్యోగం సరిగ్గా చేయలేను మళ్ళా సినిమాలకి షికారులకి అట్ట తిరగటం వల్ల నష్టపోతానని చెప్పి మళ్ళ ఎస్పీ గారికి చెప్పుకుంటే మరల ఆయన అల్లూరు పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు మరల అ అల్లూరి పోలీస్ స్టేషన్లోనే ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత అల్లూరు నుంచి చేజర్ల పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో చేజర్ల పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత చేజర్ల పోలీస్ స్టేషను మరియు అది కూడా బా విలేజ్ కానీ అవి కానీ బాగుండవు అక్కడ అది డవలప్డ్ ఏరియా కాదు అందులో నా పిల్లలకి చదువు ఫస్ట్ క్లాసులో ఎల్కేజీలో చేర్చాలిసి వచ్చేది ఆ ఊళ్ళో చదువు బాగుండదు ఆ కారణం మరలా ఎస్పీ గారికి చెప్పుకొని సార్ ఇక్కడ నాకు చిన్న పిల్లలు చిన్న పిల్లలకి చదువు చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం కానీ ఏమి లేవు స్కూల్స్ బాగుండవు కాబట్టి నన్ను కాస్త పిల్లలకి చదివించుకుంటాను నాకు శ్రీహరికోట అయితే ఇంగ్లీష్ మీడియం బాగుంటుందట మంచి భవిష్యత్తు ఉంటుంది నా పిల్లలకి అక్కడ ఏయమని చెప్పి ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎస్పీ గారు దానికి సమ్మతించి పిల్లల బాగో బాగోగులు చూసుకోవాలని నాకు ఇష్టము కాబట్టి నువ్వు శ్రీహరికోటకు వెళ్ళు అని చెప్పేసి శ్రీహరికోటకి ట్రాన్స్పర్ చేశారు ఆ శ్రీహరికోట ట్రాన్స్పర్ చేసిన దానివల్ల శ్రీహరికోటలో ఉన్నందువల్ల కొన్ని ప్రయోజనాలు ఏంటంటే నేను పొత్తుకూరు ఇక్కడ నా అల్లూరు ఆ ఊళ్ళలో ఉంటే వంట గ్యాస్ కావాలిసి వచ్చేది వంట గ్యాస్ కావాలిసి వస్తే మనం దానికి సిలిండర్ని ఒక గోతం మూట్లో పెట్టి ఆ గోతంని మనం పోలీస్ అని చెప్పి మన ఇన్ఫ్లూయన్స్ ఉపయోగించుకుంటే ప్రైవేట్ బస్సులో పెట్టుకొని తీసుకుని క్యారీ చేయాల్సి వచ్చేది చాలా కష్టంగా ఉండేది చాలామంది బస్ స్టాపు దానికి డినైట్ చేసే వాళ్ళు కాదు ఒప్పుకునే వాళ్ళు కాదు మీరు బస్సులో తేగూడదండి అది ప్రమాదమని చెప్పేవాళ్ళు అదేవిధంగా శ్రీహరికోటకి ట్రాన్స్పర్ అయిపోయిన తర్వాత శ్రీహరికోటలో ఇంటి దగ్గరికి బస్సు వస్తుంది పిల్లలని తీసుకుని స్కూల్కి తీసుకెళ్తుంది మనం ఇంట్లో గ్యాస్ కానీ అయిపోతే పబ్లిక్ టెలిఫోన్ లు ఉంటాయి రోడ్డులో టెలిఫోన్ ఉంటుంది ఆ టెలిఫోన్ ఎత్తుకొని మనం గ్యాస్ నెంబర్ కొట్టామంటే మా హౌస్ పలాన దగ్గర నాకు కే నైన్ అనే ఇల్లు ఇచ్చారు క్యూసీహెచ్ అనే శ్రీహరికోట లోపలే క్యూసీహెచ్ అనేది ఉంటాది క్యూసీహెచ్ అంటే క్లిక్ కన్స్ట్రక్సన్ హౌసింగ్ కాలనీ అది దాంట్లో ఇచ్చారు మా ఇంటి నెంబరు కే నైను అది నేను క్యూసిహెచ్లో ఉన్నాను కే నైన్ మేముండే ఇల్లు అని చెప్పి కానీ వాళ్ళకి కానీ ఫోన్ చేసి చెపితే మనం ఫోన్ చేసిన ఒక అరగంట లోపల ఇంటికి సిలిండర్ గ్యాస్ సిలిండరు ఇంటికి వచ్చేసి ఉంటుంది అది ఆ ఇచ్చే వాళ్ళు ఎంటి తీసుకెళ్ళిపోతారు అప్పుడు గ్యాస్కి చాలా డిమాండ్లో ఉన్నింది నైన్టీసులో గ్యాస్ కావాలంటే చాలా చాలా కష్టం అసలు కనెక్షన్ కావాలంటే చాలా కష్టం అది శ్రీహరికోటికి పోగానే శ్రీహరికోటకి నాకు ట్రాన్స్పర్ వచ్చింది నేను ఇక్కడే ఉంటున్నాను అని చెప్పి మనం కానీ ఒక లెటర్ పెట్టుకొని ఇమిడియట్గా ఆ రోజే సిలిండర్ గ్యాస్ అవన్నీ ఇచ్చేవాళ్ళు అక్కడ అక్కడే మా పిల్లల్ని అక్కడే చదివించుకుంటూ శ్రీహరికోటలో ఉంచుకొని శ్రీహరికోటని రాను పొను బాగుండేది హ్యాపీగా ఉన్నాం శ్రీహరికోట శ్రీహరికోట నుంచి మరల అక్కడ నుంచి నన్ను సూళ్లూరుపేటకి ట్రాన్స్పర్ చేశారు సూళ్లూరుపేటకి ట్రాన్స్పర్ చేసిన తర్వాత సూళ్లూరుపేటలో మరల ఫైవ్ ఇయర్స్ ఉన్నాను మా పిల్లల్నిసూళ్లూరు సూళ్లూరుపేటలో చదివించుకున్నాను సూళ్లూరుపేటలో చదివించుకున్న తర్వాత అక్కడ మరలా ఫైవ్ ఇయర్స్ పూర్తి చేసుకున్నాను అక్కడ చాలా సంతోషం ఉంది ఆ క్రమంలో సూళ్లూరుపేటలోనే నేను నాకు మంచి పేరు వచ్చింది సూళ్లూరుపేటలోనే ఒక దాదాపు దొంగతనం జరిగితే ఒక ఇద్దరు వెళ్తా ఉంటే నెల్లూరు నుంచి బంగారం వ్యాపారం చేసే వాళ్ళు నెల్లూరు సూళ్లూరుపేటకు వచ్చి సూళ్లూరుపేటలో మోటర్ సైకిల్ మీద పోతు ఉంటే ఇద్దరు వాళ్ళను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఒకటున్నార కేజీ బంగారు లాక్కుని వెళ్ళిపోయారు ఆ తర్వాత స్టాప్ అక్కడి నుంచి స్పెషల్ పార్టీలు నెల్లూరు నుంచి చుట్టూ పక్కల వాళ్ళు పోలీసులు దాదాపు వంద మంది కలిసి తిరగటం జరిగింది ఐదు గంటలప్పుడు నేను ఫస్ట్ పోలీస్ స్టేటిన్కి వచ్చిన తర్వాత వాడు కొట్టి బంగారం పోగొట్టుకున్న అతనితో నేను పర్సనలుగా మాట్లాడడం జరిగింది అతను కొట్టి తీసుకువెళ్లిపోయిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు అది నాకు బాగా వాళ్ళు ఎక్స్ప్లయిన్ చేసిననందువల్ల నేను మోటర్ సైకిల్ వేసుకొని నేను గతంలో కూడా అక్కడ బాగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి సూళ్లూరుపేటలోనే పనిచేసిందానివల్ల రోడ్లు షార్ట్ కట్ రోడ్లు షార్ట్ కట్ రూట్లు అడ్డ రోడ్లన్నీ నాకు కాస్త అవగాహన ఉన్నాయి కొద్దిరోజులు నేను ఒక త్రీ మంత్స్ విజినెల్స్లో పనిచేశాను విజినెల్స్లో పని చేసిన తర్వాత దానివల్ల మెయిన్ రోడ్డు కాకుండా మెయిన్ రోడ్డు ఆనుకొని పేర్లల్ కొన్ని ఫారెస్ట్లో రోడ్లు ఉంటాయి ఆ రోడ్లు అవగాహన అంతా నాకు ఉన్నాయి దానివల్ల నేను ఆ రోడ్లన్నీ తిరుగుతు తిరుగుతు పార్టీలన్నీ చూసుకుంటు ఉన్న తర్వాత ఐడెంటిఫై చేసుకుని నేను ఒక గిరిజనల కాలనీ దగ్గరికి కాలనీ దగ్గరికి రాత్రి ఏడున్నర వెళ్ళడం జరిగింది బండి మీద వెళ్తూ వెళ్తూ వెళ్తూ ఉంటే ఆ గిరిజన కాలనీ వాళ్ళు ఒక నలుగురు నడిచి పోతు ఉన్నారు అందరూ లుంగీలు కట్టుకుంటే ఒకడు మాత్రం ఫ్యాంట్ వేసుకున్నాడు వాడి కాళ్ళకి మొత్తం బురదై ఉంది వీడు ఖచ్చితంగా వాణ్ని దూరం నుంచే నాకు ఐడియా వచ్చి అనుమాన పడి వాడిని వీడు ఇద్దరి దొంగల్లో ఒక దొంగగా ఉన్నాడని చెప్పి వాడి దగ్గరికి ఈ మోటార్ సైకిల్ పోనిచ్చి వాడిని పట్టుకుని బండిని వదిలేసి వాడ్ని ఖచ్చితంగా గట్టిగా పట్టుకుని మా ఆఫీసర్స్కి ఫోన్ చేశాను మా ఆఫీసర్ రావడం వాడిని తీసుకొని విచారించం గానే వాడు అడ్మిట్ అయ్యాడు అడ్మిట్ అయిన తర్వాత ఇంకో రెండో వాడిని కూడా పట్టుకుని అదే రోజు అదే నైట్కే ఒకటిన్నర కేజీ బంగారం కూడా

వివాహం చేశాను మా అమ్మాయికి వివాహం చేశాను మా అమ్మాయికి వివాహం చేసిన తర్వాత మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది అమెరికాలో ఉంటే నేను కూడా అమెరికాలో పోయి ఒక సిక్స్ మంత్స్ ఉండి అమెరికా నుంచి వచ్చేసాను ఆ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను